మొత్తం ఇక మనుషులకు మనుషుల జీవితంలో మెరుగుపడడానికి ఆటలు ఏ విధంగా మంచి ప్రభావం చూపిస్తాయి మనుషుల జీవితాల్లో ఆటలు అనేవి చాలా మేజర్ రోల్ని పో పోషిస్తాయి ఆటలు అనేవి చాలా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్కరూ ఆటలు ఆడాలి ఆటలు ఆడితే చాలా ఫిట్గా ఉంటారు సో చిన్నప్పటినుంచి ప్రతి ఒక్కరు ఆటలు ఆడాలి ఆటలాడుతే ఆటలాడితే థింకింగ్ థింకింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది ఇంకా ఇంకా వాళ్ళు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు గేమ్స్ అనేవి చాలా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ సో ఇలా మనం గేమ్ గేమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఇం ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గేమ్ అనేది ఇష్టం ఉంటుంది సో వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ వాళ్ళు ఆడితే ఇంకా తొందరగా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు ఇప్పుడున్న కరెంటు జనరేషన్లో ప్రతి ఒక్కరూ గేమ్స్ ఆడాలి ఆడటం ఆడటం వల్ల వాళ్ళు రోజు రోజు రోజుకి యాక్టివ్గా ఉంటారు హెల్తీగా కూడా ఉంటారు మనకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కాని గేమ్స్ ఆడితే మనం మన బాడీలో ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండడం వల్ల మనకి వచ్చిన రోగాలు కూడా ఎక్కువ రోజులు ఉండవు సో అలా అలా అని చెప్పేసి గేమ్స్ ప్రతి ఒక్కరు గేమ్స్ ఆడాలి గేమ్స్ ఆడటం వల్ల మనుషులు మనుషులు యొక్క జీవితాలు చాలా మారిపోతాయి గేమ్స్ ఆఫ్ ప్రతి ఒక్కరు గేమ్స్ ఆడటం వల్ల లేజినెస్ అనేది ఉండదు లేజినెస్ అంటే ఎప్పుడు ఎప్పుడు గేమ్స్ ఆడకుండా పనులు ఎప్పుడు ఇంట్లో పండి తిని పండుకునే వాళ్ళని లేజినెస్ అంటారు సో వాళ్ళు గేమ్స్ ఎప్పుడు గేమ్స్ ఆడితే వాళ్ళ వాళ్ళకే మంచిది లేజినెస్ అనేది పోతుంది లేజినెస్ అనేది ఒక మనిషికి ఉండకూడని ఒక మెయిన్ పాయింట్ లేజినెస్ ఉంటే వా ఆ మనిషి అనేటిది చాలా కష్టంలో ఉంటాడు అందుకని చెప్పేసి లేజి ప్రతి ఒక్కరికి లేజినెస్ పోవాలంటే వాళ్ళకి నచ్చిన ఆటలు ఆడాలి వాళ్ళకి అదే వాళ్ళకి నచ్చిన ఆటలు అది ఏమైనా కావచ్చు రన్నింగ్ అవ్వచ్చు క్రికెట్ అవ్వచ్చు కబడ్డి అవ్వచ్చు అట్లని చెప్పేసి ఒక్కొక్క ఆటకి ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆటలు ఆడటం వల్ల వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి కూడా చెందొచ్చు ఈ ఆటల వల్ల ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలను కూడా మారుకోవచ్చు ఈ ఆటలనేవి డిస్ట్రిక్ట్ లెవెల్ అట్లా కాంపిటీషన్ లెక్క ఆ విధంగా ఉంటాయి ఆటలు ఆడటం వల్ల వాళ్ళకికి పైసలు కూడంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎలా అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఆటకి దానికి సంబంధించిన ఒక ఒక క్లబ్ అనేది ఉంటుంది ఆ క్లబ్బు వల్ల మనం మనం ఆడితే మన దేశా మన రాష్ట్రానికి మన దేశానికి గల రెప్రజెంట్ చేసి ఆడొచ్చు అంతలా అందులో ఆడటం వల్ల మనకి కొంచెం కొంత డబ్బు ఇస్తారు ఆ డబ్బుతో మనం మనం జీవించొచ్చు ఎలా అని చెప్పేసి అట్లా అలా అని మనం గేమ్స్ ఆడితే మనం హెల్తీగా ఉంటాం అలా దాంతోపాటు పైసలు కూడా వస్తాయి ఆ పైసలుతో మనం జీవితాన్ని గడపొచ్చు ఇలా ఇలా చాలా చాలా యూజెస్ ఉన్నాయి ఆటలు ఆడటం వల్ల ఒక దేశంలో ఆటలు ఆటలు ఆడేవాళ్ళు ఎంత ఎక్కువ ఉంటే ఆ దేశానికి అంత అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆటలు ఆడడం వల్ల ప్రతి ఒక్కరు యాక్టివ్గా ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు సో ఆటలు అనేవి చాలా ఒక మనిషి జీవితంలో చాలా మేజర్ రోల్ అనేది పోషిస్తుంది సో అందుకని ఆట ఆటలు అనేవి ఆడటం చాలా ముఖ్యం ఆటలు ఆడితే వాళ్ళకి వాళ్ళ మంచిది వాళ్ళకి ఇంకా అలా అని చెప్పేసి ఇప్పుడు నేను ఎలాంటి ఆటలు ఆడుతానంటే నేను రన్నింగ్ క్రికెట్ అంటే చాలా ఇష్టం క్రికెట్లో క్రికెట్ ఇప్పుడు క్రికె దేశంలో క్రికెట్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ఒక ఇంపార్టెంట్ గేమ్ అయిపోయింది గేమ్ అలా అని చెప్పేసి ఒక ఫుట్బాల్ అని క్రికెట్ అనేది దేశం మొత్తం ఓల్డ్ ఓల్డ్ ఎక్రాస్ ద ఓల్డ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆ రెండు చాలా పాపులర్ గేమ్స్ అయిపోయాయి సో క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎవరైనా కాని ప్లేయర్స్ వాళ్ళకి ఒక చిన్న స్కోప్ వచ్చినా కాని మంచి పొజిషన్లో ఉంటారు వాళ్ళకి చాలా పైసలు గుటంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి పైసలు వస్తూ వాళ్ళు వాళ్ళు ఉన్న దేశాన్ని గిరంగ అభివృద్ధి కూడా చెందుతుంది ఇలా అని చెప్పేసి చాలా చాలా చాలా అభివృద్ధి కుడంగా చెందు చెందుతుంది

ఇంకా ఇలా గేమ్స్ ఆడటం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి రన్నింగ్ రన్నింగ్ అనేది మన బాడీకి చాలా ఫిట్నెస్ని ఇస్తుంది క్రికెట్లో ఉండడంగా మనం రన్నింగ్ కుడంగా చేయొచ్చు ఫుట్బాల్లో కూడా రన్నింగ్ అనేది ఉంటుంది ఇట్లా ఈ మూడు కాకుండా బ్యాడ్మింటన్ అనేది ఇంకొక ఆట కబడి అనేది ఇంకొక ఆట ఇలా ఇలా చాలా ఆటలు ఉంటాయి సో మనం మనకి మనం ఏ ఏ ఆటకి మనం ఎలా సూట్ అయితామో అలా దాన్ని బట్టి మనం ఆ ఆటని చూసుకొని మనం ఆడుకోవాలి అలా మనం ఏ గేమ్ ఆడితే ఆ గేమ్ అంతా మంచిగా ఆడొచ్చు ఒకవేళ మనం మనకి ఏ గేమ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ గేమ్ ఆడుతాం మనం మనం మంచిగా ఆడుతాం అదే కాకుండా మనం మనం ఆ పర్టికులర్ ఆటలో మంచి పర్ఫామెన్స్ కూడా ఇస్తాం సో అందుకని ఇప్పుడు నేనైతే నేను రన్నింగ్ అని క్రికెట్లో మంచిగా మంచిగా ఆడగలను మంచి ప్లేయర్ని నేను సో అందులో నేను ఆడడం వల్ల నేను చాలా ఫిట్టుగా ఉంటాను నేను ఫిట్టుగా ఉంటే చాలా యాక్టివ్గా కూడా ఉంటాను అలా నేను క్రికెట్ ఆడటం వల్ల

నా దేశానికి కూడా అభివృద్ధి చెందుతుంది నేను క్రికెట్ ఆడటం వల్ల మన దేశం ఇప్పుడు భారతదేశంలో క్రికెట్ అనేది ఒక పెద్ద క్రీడ కార్య క్రీడ క్రీడ అయ్యింది ప్రతి ఒక్కరు ప్రతి రాష్ట్రంలో ప్రతి గల్లీలో నుంచి కూడా క్రికెట్ ప్రతి ఒక్కరూ ఆడుతారు సో క్రికెట్ క్రికెట్లో మనం బ్యాట్ అండ్ బాల్ తోటి క్రికెట్ ఆడొచ్చు ఇంకా ఇలా క్రికెట్ క్రికెట్ ఏ కాకుండా మనదేశంలో కబడి అనేది కూడా పాపులర్గా ఉంది కబ కబడ్డీ ఇంకా రన్నింగ్ కో కో ఇలా చాలా ఆటలే ఉన్నాయి సో ఇలా మనం ఎన్ని రోజుకి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రోజుకి కనీసం ఒక ముప్పై నుంచి గం ముప్పై నిమిషాల నుంచి గంట గంట సేపు ఆడితే వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఎప్పుడు ఫిట్గా ఉంటారు ఎప్పుడు ఏం పని చేసినా కాని మంచిగా పని చేస్తారు చాలా యాక్టివ్గా ఉంటారు సో వాళ్ళకి లేజినెస్ అనేది ఉండవు అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరు గే ఆటలు ఆడాలి రోజుకి మినిమం ఒక ముప్పై నిమిషాల ఆట ఆడితే వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు ఇందువలన ప్రతి ఒక్కరూ ఆటలు ఆడాలని నా కోరిక ఇలా ఇలా దేశంలో ప్రతి ఒక్కరూ ఆడితే మరొగ ఉంటారు అందుకని గేమ్స్ ప్రతి ఒక్కరూ ఆడాలి ప్రతి ఒక్కరు ఆడితే వాళ్ళకే మంచిది మన దేశానికి కూడా మంచిది చాలా తక్కువ తక్కువ కుటుంబం తక్కువ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి కుడా మంచి ఆటలు ఆడటం వల్ల వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళారు అలా వాళ్ళ క్రీడాపూ స్ఫూర్తిని చూపించి వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళారు చాలా మంచి మంచి ప్రజలు వాళ్ళ మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళారు ఆటలు ఆడుకుంటూ